యు కెన్ గొ నేను కన్ను ఆపరేషన్కు వెళ్ళినప్పుడు ఆసుపత్రిలో బెడ్ లేక మమ్మల్ని బయట నిలబెట్టినారు బాగా ఇబ్బందిపోయినాము వేరే చోటికి వెళ్ళే ముందే వేరే చోటికి చికిత్సకు వెళ్ళాము నా దగ్గర డబ్బులు లేవు లేక ఇబ్బంది పడినాం పరిస్థితి వచ్చినది అప్పటికి మంచి ఇప్పటి వరకు ఇబ్బందిపడుతు ఉన్నాము